కాలక్రమేణా తెలుగు భాష ఉపయోగం అనేక విధాలుగా మారిపోయింది ముఖ్యంగా వేరే భాషలు మరియు సంస్కృతులు ప్రభావంతో తెలుగు భాషలో అనేక కొత్త పదాలు మరియు పదబంధాలు చేర్చబడ్డాయ్ అదనంగా తెలుగు భాష యొక్క ఉపయోగం అనేక కొత్త రంగాలకు విస్తరించింది వీటిలో సాంకేతిక మీడియా మరియు విద్య ఉన్నాయి కొన్ని ముఖ్యమైన మార్పులు ఇక్కడ ఉన్నాయ్ వేరే భాషల ప్రభావం తెలుగు భాషలో అనేక కొత్త పదాలు మరియు పదబంధాలు ఇతర భాషల నుండి తీసుకోబడ్డాయ్ ఉదాహరణకు కంప్యూటర్ ఇంటర్నెట్ మరియు మొబైల్ ఫోన్ వంటి పదాలు ఇంగ్లీష్ నుండి తీసుకోబడ్డాయ్ తెలుగు భాష యొక్క ఉపయోగం విస్తరించింది తెలుగు భాష ఇప్పుడు అనేక కొత్త రంగాల్లో ఉపయోగపడిపోతుంది ఉదాహరణకు తెలుగు భాషలో అనేక సాంకేతిక పదాలు మరియు పదబంధాలు ఉన్నాయి మరియు తెలుగు భాషలు అనేక మీడియా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి తెలుగు భాష యొక్క స్థితి తెలుగు భాష భారత దేశంలోని అధికారిక భాషలలో ఒకటిగా మారింది ఇది భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో మాట్లాడబడుతుంది మరియు చదువుతారు తెలుగు భాష యొక్క భవిష్యత్తు స్పష్టంగా ఉంది తెలుగు భాష ఇప్పటికే అభివృద్ధి చెందుతుంది మరియు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారిపోతుంది